నేను ఆన్లైన్లో మొబైల్ ఆర్డర్ పెట్టాను నేను పెట్టిన మొబైల్ కాకుండా వేరే మొబైలు వచ్చింది సిక్స్ జీబి ర్యామ్ ఆర్డర్ పెడితే ఫోర్ జీబి ర్యామ్ మొబైలు వచ్చింది డామేజ్ కూడా చాలా అయ్యింది క్వాలిటీ ప్యాకింగ్ లేకపోవటం వల్ల ప్రోడక్టు సరిగ్గా రాకుండా డ్యామేజ్ అయ్యి వచ్చింది ఇన్టైమ్ కాకుండా లేటుగా డెలివరీ రావటం వల్ల అనుకున్న మొబైల్ కాకుండా వేరే మొబైలు వచ్చింది ఇలా రావటం వల్ల ఇంట్రెస్ట్ పోయి ఇంకా మొబైల్ ఆర్డర్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ పోయి బయట షాపుల్లోనే కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది చాలా నెగటివ్ యక్స్పిరియన్స్గా అనిపించింది